మంచిర్యాల జిల్లాలో గుర్తించదగిన స్థలాలు చారిత్రాత్మక స్థలాలు చాలా ఉన్నాయి అందులో చెప్పదగినవి ఏమిటి అనగా గాంధారి ఖిలా మరియు టైగర్ రిజర్వ్ కవ్వాల్ టైగర్ రిజర్వ్ గోదావరి రివర్ సింగరేణి థర్మల్ ప్లాంట్ సింగరేణి గనులు ఇవి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మంచిర్యాల స్థలా స్థలాలు ఇందులో చెన్నూరులో నిర్మించిన చెరువు మధ్యలో నిర్మించిన శివాలయం చూ చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది

బొగ్గుతో థర్మల్ ప్లాంట్ నిర్మించారు ఆ థర్మల్ ప్లాంట్లో విద్యుత్తుని ఉత్పత్తి చేస్తూ ఉంటారు ఆ విద్యుత్తుని ఆ విద్యుత్తుతో ఎన్నో ఊళ్ళకి కరెంటు సరఫరా చేస్తూ ఉంటారు ఇవి మరియు స మంచిర్యాలో ఉన్న సింగరేణి గనులు చాలా పెద్దవి ఇక్కడ నుండే మన తెలంగాణకు బొగ్గు దిగుబడి జరుగుతుంది

చాలా కాకతాళీయంగా కనిపిస్తాయి ఇక్కడ చాలా అప్రమత్తంగా ఉండాలి అడవిలోకి అందరికీ ప్రవేశం లేకపోయినా బయట నుండి చూడటానికి మాత్రం మనకు అవకాశం ఉంటుంది ఇలా ఎన్నెన్నో అద్భుతమైన పర్యాటక విషయ ప్రదేశాలు ఉన్న జిల్లా మన మంచిర్యాల జిల్లా